ఈ రోజుల్లో ఎక్కువగా ఉపయోగించే యాప్లో ఏమున్నాయంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఈమధ్య ఎక్కువ యూస్ చేస్తున్నారు అందరు ఇంస్టాగ్రామ్ అన్నమాట ఇంస్టాగ్రాము తర్వాత ఫేస్బుక్ ఫేస్బుక్ ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నారు కానీ ఈమధ్య ఫేస్బుక్కు కంటే ఇంస్టాగ్రామ్యే ఎక్కువ యూస్ చేస్తున్నారు తర్వాత వచ్చేసి స్నాప్ చాట్ అని ఒక యాప్ ఉందన్నమాట అదేమంటే ఫోటోలు ఫిల్టర్లు ఫిల్టర్ చేసి ఫోటోసు ఎక్కువ ఫిల్టర్స్ ఉంటాయన్నమాట దాంట్లో కొత్త కొత్తగా వారానికి ఒక నాలగైదు ఫిల్టర్లు రోజుక్కూడ ఒకొక్క ఫిల్టర్లు కొత్త కొత్త ఫిల్టర్లు వస్తూ ఉంటాయి దాన్ని యూస్ చేసి మన వాళ్ళు తెగ ఫోటోలు తీయడము సెల్ఫీలు తీయడము దాన్ని ఇంస్టాగ్రాములో పోస్ట్ చేయడము రీల్స్ తీయడము ఈ రీల్స్ వల్ల ఎక్కువ ఇంస్టాగ్రామ్ ఫేమస్ అయిపోయిందండి ఎక్కడ చూసినా అందరు ఫోన్లు పెట్టుకొని రిల్స్ తీయడం రిల్స్ తీయడం ఆ ఇంస్టాగ్రాము యాప్ ఉంది ఆ యాప్లో డౌన్లో దాంట్లో పోస్ట్ చేయడము స్టోరీస్లో వేయడము ఇదే ఫేస్బుక్ ఫేస్బుక్లో కూడా ఇప్పుడు ఇంస్టాగ్రామ్లాగే దాంట్లో ఎలాగా రీల్స్ ఉన్నాయో అలాగా వచ్చేసి ఫేస్బుక్లో వచ్చేసి సార్ట్స్ అని చెప్పేసి ఈ ఇంస్టాగ్రాములో ఎం రీల్స్గా పోస్ట్ చేస్తారో దాన్నే ఫేస్బుక్లో వచ్చేసి సాట్స్గా వేసేసారన్నమాట తర్వాత వచ్చి వాట్స్ అప్ వాట్స్అప్ అందరికీ తెలిసిందే అది లేకుండా అసలు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో వాట్స్అపు ఇంస్టాగ్రాము ఫేస్బుక్కు స్నాప్ చాట్ ఈ యాప్లన్నీఖచ్చితంగా ఉంటాయి తర్వాత వచ్చేసి యూట్యూబ్ యూట్యూబ్ ఎక్కువ అంటే ఎవరెవరు యూట్యూబ్ ఎక్కువ ఇప్పుడు యూస్ చేస్తున్నారంటే ముందు అయితే అందరు చూసే వాళ్ళు ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళు అంటే వాళ్ళు సీరియల్ అంతా ఈరోజు పొద్దున టెలికాస్ట్ అయ్యే సీరియల్ అంతా సాయంత్రం అలా చూసుకోవడము టీవీలో మిస్ అయిన కొన్ని ప్రోగ్రామ్సు యూట్యూబ్లో చూసుకోవడము తర్వాత వంటకాలు వంటకాల వల్లే ఎక్కువ చూస్తూ ఉంటారు ఉదాహరణకు వచ్చి మా అత్తమ్మ అన్నమాట తను వంటకాలు తర్వాత వచ్చి దేవుడు పాటలు ఇవన్నీ వచ్చేసి యూట్యూబ్లో చూస్తారన్నమాట చిన్నపిల్లలు రైమ్స్ ఇవన్నీ యూట్యూబ్లో చూస్తూ ఉంటారు తర్వాత వచ్చి ఇంకా కొన్ని యాప్లు ఉన్నాయన్నమాట ఏమంటే ఇప్పుడు తరచు అందరు యూస్ చేసేది ఇవే కానీ గేమింగ్ యాప్లు కొన్నిఉన్నాయన్నమాట గేమ్స్ ఆడుకుంటారు కదా అవేమంటే పబ్జి ఫ్రీ ఫయారు ఇవి ఇవి రెండు చాలా ఫేమస్ అన్నమాట మళ్ళీ పబ్జీ వాళ్ళు ఫ్రీ ఫైర్ వాళ్ళు గొడవలు వేసుకుంటారు నా నా గేమే గొప్ప నా గేమే గొప్ప అని చెప్పేసి ఇలాగా కొన్ని కొన్ని యాప్లు ఎక్కువ యూస్ చేస్తు ఉంటారు అన్నమాట గమనించినట్టయితే స్మార్ట్ ఫోన్ల వల్ల ఏర్పడే కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండా ఎలా ఉంటారు ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా వాళ్లకు ఒక కాలేజీలో గ్రూప్ ఉంటుంది దాంట్లో నోడ్స్ అంత సెండ్ చేయడం కానీ మళ్ళీ అసైన్మెంట్స్ సెండ్ చేయడం కానీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా దాని కోసం అన్నా వాళ్ళకి స్మార్ట్ ఫోన్ కావాలన్నమాట ఇప్పుడు కరోనా టైంలో వచ్చేసి స్మార్ట్ ఫోన్ల వల్ల చాలా ఉపయోగాలు వచ్చాయన్నమాట అప్పుడు స్కూల్ లేని సమయంలో కాలేజీ లేని సమయంలో అంతా స్కైప్ ద్వారా జూమ్ ద్వారా క్లాసులు అటెండ్ చేస్తున్నారు పిల్లలు కాలేజీకి పోయే కాలేజీకి పోయే పిల్లకాయలు మళ్ళీ స్కూల్ పిల్లలు వీళ్లంతా వచ్చేసి స్మార్ట్ ఫోన్ల వల్లే కొన్ని లాభాలు పొందారు అన్నమాట వాళ్ళ క్లాసులు కానీ తర్వాత వచ్చి నోట్స్ తీసుకోవడం కానీ వీటివల్ల కొన్ని ఉపయోగాలు నష్టాలు ఏమున్నాయంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ యూస్ చేయడం వల్ల దానికి ఆడిట్ అయిపోయి ఆడిట్ అయిపోయి ఉంటారు పిల్లలందరు ఇప్పుడు ఉదాహరణకి చెప్పాను కదా ఇంస్టాగ్రాములో రీల్స్ వేయడము అదే దాన్ని రీల్స్ కోసం లైక్స్ వస్తున్నాయా అని చూడడం తరుచు ఎక్కువ దాంట్లోనే ఆడిట్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయి రీల్స్ రీల్సు సెల్ఫీ తీసుకోవడం వేయాలి ఈ రీల్స్కి ఎన్ని లైక్స్ వచ్చాయి నాకు ఎన్ని ఫాలోవర్స్ వచ్చినారు దీనిగురించే ఆలోచించడము తర్వాత గేములకి ఎక్కువ ఆడిట్ అయిపోవడము ఇప్పుడు గేము ఒక గేమ్ ఆడేసి వదిలేస్తే ఓకే మైండ్ రిలాక్సినేషన్ కోసం ఒక గేమ్ తీసుకుంటే కొద్దిసేపు ఆడితే పర్వాలేదు అదే పనిగా పొద్దున్నుంచే సాయంత్రం దాకా దాన్నేపెట్టుకొని నాకు దాంట్లో విన్ అవ్వలేదు లేదు ఇంకో గేమ్ ఆడాలి దాంట్లో కూడా విన్ అవ్వలేదు ఇంకో గేమ్ ఆడాలి అని చెప్పేసి దాని మీదే ఆడిట్ అయ్యి ఉండడము ఇవన్నీ కొన్ని నష్టాలన్నమాట మళ్ళీ అంతసేపు మొబైల్ ఫోన్ చూడడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి ఐ సైటు దెబ్బతింటుంది తర్వాత వచ్చేసి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తు ఉంటాయి ఎప్పుడు ఫోన్ చూస్తూ చూస్తు ఉంటే వాళ్ళకి నైట్లో నిద్ర రాకుండా కళ్ళు చుట్టూ నల్లగా అయిపోవడము తర్వాత వచ్చేసి సరిగ్గా ఏం పని చేయకుండా ఎప్పుడు ఫోన్లే చూస్తు ఉండడం తినేటప్పుడు కూడా కొంతమంది ఫోన్ చూస్తూ ఉంటారు ఇవన్నీ కొంచెం అడిక్షన్ అండి కొన్ని నష్టాలు ఏంటంటే పిల్లలని కూడా ఎక్కువ ఫోన్ పిల్లలకి కూడా ఇవ్వకూడదన్నమాట వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళతో ఆడుకోవడం వాళ్ళతో కొంత సేపు మీరు టైం స్పెండ్ చేసి మొదట వాళ్ళ దగ్గర హోం వర్క్ చేయించడం వాళ్ళతో చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం వల్ల వాళ్ళు స్మార్ట్ ఫోన్కి ఆడిట్ అవ్వకుండా ఉంటారన్నమాట ఇలాగ స్మార్ట్ ఫోన్ వల్ల కొన్ని కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి అది వాళ్ళు యూస్ చేసుకునే యూస్ చేసుకునే దాన్నిబట్టి ఉంటుంది అవసరానికి యూస్ చేసుకుని తర్వాత పెట్టేయాలి ఫోన్ కాల్సు ఫోన్లో ఫోన్లు ఎప్పుడు ఉండడము దూరంగా ఉండే వాళ్లతో వీడియో కాల్ మాట్లాడుకోవడానికి దానికోసం ఎక్కువ లాభం ఉన్నాయి అలా అదే విధంగా మనం ఉపయోగ ఉపయోగించే దాన్ని బట్టి దాన్ని లాభం నష్టాలు వచ్చి మనం వేరు చేసుకోవచ్చు అన్నమాట